ప్రస్తుతం నా గుంటూర్లో అయితే చాలా అంటే చాలా వానలు పడుతున్నాయ్ వరదలు బాగా వరదలుగా ఉంది ఇంకా ఇవాళ కొ కొంచం పర్లేదు తెరపించింది కొంచం ఎండ కూడా అనిపించింది కానీ ఇప్పుడు మాములుగా ఎప్పుడూ ఇంత చలి కాలంలో వానలు ఎప్పుడు పడింది లేదు అలాంటిది ఈ సారి ఏంటో బాగా వానలు పడుతున్నాయ్ వానలు వరదలు బాగా వస్తున్నాయి అలాగే ఏంటంటే ఈ సారి పంటలు కూడా చాలా నష్టపోయాము చాలా అంటే చాలా కాలమైతే అనుకూలంగా లేదు ఏంటంటే ఇప్పుడు మేము చలికాలంలో చలిగా ఉండిద్ది ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ వానలు తో చిరాకు వచ్చేస్తుంది వానలు అయితే బాగా బాగా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇవాళ కొంచం పర్లేదు కొంచం ఎండన్న వచ్చింది ఇంకా రె నిన్ నిన్న మొన్న అయితే వాన ఆగకుండా పడుతూనే ఉంది చాలా దారుణంగా అనిపించింది